హలో హలో మేము మిల్క్ డైరీ నుంచి మాట్లాడుతున్నామండి మీకేం కావాలండి టెన్ లీటర్లు కావాలాండి ఓకే అండి ఎప్పడికల్లా కావాలండి ఓకే అండి పాలు లీటరు ముప్పై రూపాయలు పెరుగు లీటరు యాభై రూపాయలు పడతాయండి ఓకే అండి అడ్రస్ ఈ నెంబర్కి పెట్టండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ